టెక్నాలజీ వాడేటప్పుడు వయో వృద్ధులు అనేక రకాలైన సవాళ్ళు ఎదురుక్కునే వారు అందులో భాగంగా పేటిఎం గూగుల్ పే ఫోన్పే వచ్చినప్పుడు వృద్దులు చాలా విధంగా ఇబ్బంది పడ్డారు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి పక్కవాళ్ళ మీద ఆధారపడి అనేక రకాలైన మోసాలకు గురయ్యారు ఇలాంటి టెక్నాలజీ సవాళ్ళను ఎదురుకోవడానికి అనేక రకమైన అడ్వేర్టీసెమెంట్లు వాళ్ళకు ఈజీగా ఉంది అర్ధమయ్యే విధంగా టెక్నాలజీని చేంజ్ చేస్తూ అన్ని విధాలుగా ఏర్పరిస్తే ఇలాంటి సవాళ్లను ఎదురుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది